నా పేరు గీత నా ప్రాంతం నుంచి చుట్టుపక్కల కొన్ని టూరిస్టులు చాలామంది వచ్చే ప్రదేశాలు చాలా ఉన్నాయి మొట్ట మొదటిది వచ్చి అందరికి తెలుసు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత వచ్చేసి నారాయణవనము నారాయణవనము ఒక ఊరు ఉంది ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లే అక్కడ వచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది అది కూడా వచ్చి టీటీడీ వాళ్ళే మెయిన్టైన్ చేస్తారు ఎందుకంటే మొట్టమొదట వెంకటేశ్వర స్వామి తర్వాత వచ్చి పద్మావతి అమ్మవారు వచ్చి అక్కడే కలుసుకున్నారన్నమాట మొట్టమొదట చూసుకునింది అక్కడే అక్కడ ఉండే టెంపుల్ కూడా ఫేమస్ తర్వాత వచ్చేసి ఇంకొకటి మూలకోన మూలకోన వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడ మా ఊరి నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ముందు అయితే అది కొంచెం మా ఫ్రెంట్ లో వచ్చి అడవి ప్రదేశంలాగా ఉంటుంది అప్పుడు పెద్దగా వాహనాలు వెళ్ళేవి కాదు నడక దారిలోనే వెళ్ళాలి నడచి వెళ్తే లోపల ఒక చిన్న శివ శివుని గుడి ఉంటుంది అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఎక్కువ టూరిస్టులు రావడం వల్ల ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల గ్రామంలో వాళ్లంతా ఇలాగా వచ్చేవాళ్ళ దగ్గర కొంతమంది టూ వీలర్స్ లో కూడా వస్తారు బండి సైకిల్ లో కూడా వస్తారు వాళ్ళదగ్గర కొంచెం డబ్బులు కలెక్ట్ చేసుకొని అలాగ వాళ్ళే శుభ్రపరిచారు రోడ్ లన్నీ బాగా కొంచెం శుభ్రపరిచారు ఇప్పుడు ఆటోలు కార్లు కూడా వెళ్తున్నాయి అంటే పెద్ద పెద్ద బండ్లు వెళ్ళలేనిది కార్ ఆటో ఇవన్నీ వెళ్తుంది మూలకోన వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి కైలాసకోన నారాయణవనం నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అనమాట అక్కడ వచ్చేసి శివుడు అండ్ పార్వతీ టెంపుల్ ఉంటుంది అన్నమాట అక్కడ దాని పక్కనే వాటర్ ఫాల్స్ ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చి ఈ నాలుగు ప్రదేశాలు నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఉండేది మళ్ళీ ఇటు పక్క ఇంకా కొంచెం వెళితే ఇంకా గుడులు ఉన్నాయి అన్నమాట ఇది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర్లోనే ఇటుపక్క ఇంకో వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది అది కొంచెం కొండ పైకి వెళ్ళాలి అది కూడా కొంచెం ఫేమస్ ఏ ఆ గుడికి వచ్చిన వాళ్లందరూ ఆ గుడికి వెళ్తారు అన్నమాట కైలాసకోన కాళహస్తి గుడి ఉంది ఇక్కడ పక్కనే అదంతా ఎన్ని కిలోమీటర్స్ అంటే ఒక ఇరవై కిలోమీటర్స్ అనమాట బస్సు లో వెళ్తే వెళ్ళవచ్చు వినాయకుడి స్వామికి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట అది కూడా ఇలాగా నా చుట్టుపక్కల వచ్చేసి నేను ఉన్న ప్రదేశం నుంచి ఒక ఐదు టూరిస్టులు వచ్చే ప్రదేశాలు ఉన్నాయి అన్నమాట మెయిన్ చెప్పుకోవాలంటే టీటీడీ మాకు ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ థర్టీ టూ కిలోమీటర్స్ అవుతుంది తిరుపతికి వెళ్ళడానికి మళ్ళీ పైన తిరు తిరుమలకి వెళ్ళడానికి ఒక హాఫ్ యాన్ అవర్ పడుతుంది అనమాట ఇవి మా చుట్టుపక్కల ఉండే టూరిస్ట్ ప్లేస్ ఇంకా చెప్పాలంటే మూలకోనకి చెన్నై నుంచి అంతా వస్తారు వీడియోస్ అన్ని నేనే చాలా చూసున్నాను యూట్యూబ్ లో బాగుంటుంది ఆ ప్రదేశం అన్నమాట అడవి ప్రదేశంలో ట్రక్కింగ్ వెళ్లినట్టు ఉంటుంది కొద్దిసేపు నడవాలి వాటర్ ఫాల్స్ లోపల రావాలంటే మైయిన్ రోడ్ నుంచి లోపల వెళ్ళడానికి ఒక హాఫ్ యాన్ అవర్ దాకా పడుతుంది హాఫ్ యాన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది ట్రక్కింగ్ ఎక్స్పీరియెన్స్ కొంచెం బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు చెన్నై నెల్లూరు నుంచి అంతా వస్తారు అక్కడ ఆ ప్రదేశం చాలా బాగుంటుంది ఇవే అండి నా చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ తర్వాత వచ్చి ఈ పుత్తూరు ఫేమస్ దేనికంటే టూరిస్ట్ అంతా రారు కట్టుకు ఫేమస్ పుత్తూరు కట్టు అంటారు కదా దానికే ఫేమస్ ఇక్కడ ఈసలాపురంలో కడతారు ఇదన్నమాట మా ఊరి ఫేమస్